స్కూళ్ళు విద్యార్థులకు కలలు మరీ చేతి పనులు నేర్పించడానికి ఉపాధ్యాయులు పిల్లలకు బంకమట్టితో రకరకాల ఆకారాలను తయారు చేయమని చెప్తారు అలాగే కాగితాలతో ఓరిగామిలు అంటే కాగితాలతో షర్టులు టీషర్టు పడవలు హంస ఇలాంటి వివిధ రకాల ఆకారాలను తయారు చేయించడం గాజు ముక్కలను అతికించి వివిధ ఆకారాలను తయారు చేయడం ఇంకా అర బొమ్మలు వేయడం రంగులు రంగులు వేయడం

కొన్ని ఆకారాలను చూసి బొమ్మలు గీయమనడం ఇంకా ఇలా చాలా రకాల కృత్యాలు నిర్వహించి పిల్లలకు కళలు మరీ చేతి పనులు నేర్పుతారు బొమ్మలు తయారు చేయడం గులాబీ బట్ బట్ట క్లాత్ తీసుకొని దాంతో గులాబీ బొమ్మలు తయారుచేయడం ఇంకా బాల్ తయారు చేయడం ఇట్లా అనేక రకాల బొమ్మలు తయారుచేయమనడం వర్షాకాలంలో కాగితపడవలు తయారు చేయడం అంటే కాళలు చేతి సంబందించినవి నాకు కొన్ని చిన్న నాటి జ్ఞాపకాలు ఉన్నాయి చిన్నప్పుడు మేము మేమందరం కలిసి కాగితపు పడవలు తయారుచేసుకుని వాటర్లో వేయడం అట్లా ఆడుకునే వాళ్ళం